శాస్త్రీయ సంగీతాన్ని ప్రదర్షించడానికి నర్తకికి శారీరిక దృఢత్వం చాలా ముఖ్య బలం ఓర్పు వశ్యత మరియు సామస్యానికి ఇది చాలా అవసరం నృత్యకారులు సంక్లిష్టమైన కదలికలను ఖచ్చితత్వం మరియు దయతో అమలు చేయడానికి మరియు గాయాలను నిర్వహించడానికి సహాయపడుతుంది శరీరక దృఢత్వాన్ని మెరుగుపరచడానికి నృత్యకారులు వీటిని చేయవచ్చు ఒకటి క్రమం తప్పకుండా హృదయనాళ వ్యాయామాలతో పాల్గొనండి రెండు శక్తి శిక్షణలను ప్రాక్టీస్ చేయండి మూడు సాగతీత మరియు వశ్యత వ్యాయామాలు చేయండి నాలుగు సమతుల్య ఆహారాన్ని తీసుకోండి మరియు హైడ్రేట్గా ఉండండి ఐదు తగినంత విశ్రాంతి మరియు కోలుకోండి ఆరు టెక్నిక్ మరియు స్టామిన మెరుగుపరచడానికి నిర్దిష్ట నృత్యం రూపాన్ని సాధన చేయండి